బయట హోటల్లో ధాబాల్లో తినడానికి ఇష్టపడే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి మేము బయట ఎక్కువ హోటల్లో ధాబాల్లో అంత ఎక్కువ తినము నెలకి ఒక రెండుసార్లు లేకుంటే మూడుసార్లు అది కూడా బాబు ఉన్నాడు కాబట్టి తను ఇంట్లో రోజు ఒకే రకమైన ఫుడ్డు తినడం వల్ల కొంచెం ఎప్పుడైనా బయటికి వెళ్లాలి అనిపించినప్పుడు వెళ్తాము హోటల్లో వచ్చేసి అవి ఐటమ్లో ఆహార పదార్ధాలు వచ్చి మనం ఇంట్లో చేద్దామనుకునేటప్పుడు మనకు సరిగ్గా రావనమాట వాళ్ళు కొంచెం దాన్ని కోసం కొంచెం మసాలాలు అవి రెడీ చేసి పెట్టుకుని దాంతో చేస్తారు కదా సరే అని బయటికి వెళ్ళీ అవి అవి ట్రై చేద్దామని వెళ్తాం అనమాట నార్మల్గా ఇంట్లో చేసుకునే ఆహార పదార్థాలు ఏం బయట హోటల్లో తినము ఏమైనా కొత్తగా వెరైటీగా ఏమైనా ఉంటే తింటాం అనమాట ఉదాహరణకు వచ్చేసి మండి అంటారు కదా ఒక ప్లేట్ ఫుల్లుగా వచ్చేసి ఒక నలుగురికి సరిపడా అంతా బిర్యానీ రైస్ లాగా ఉంటుంది అనమాట అది వేసేసి చికెన్ మండి చికెన్ అంటే చికెన్ ముక్కలు వేస్తారన్నమాట మటన్ మండి అంటే మటన్ ముక్కలు వేసి మళ్ళీ రెండు మిక్సీ అంటే రెండు మిక్స్ చేసి మండి అని పెద్ద ప్లేట్లో ఒక నలుగురు ఒకేసారి కూర్చొని తినడం అలాంటిది ఇ ఇష్టపడతాం అనమాట తినడానికి బాబుకి కూడా చాలా ఇష్టము అది చాలా బాగుంటుంది మండి అంటే ఎక్కువ కారంగా ఉండదు అందుకనే తక్కువ కారం ఉండదు మైల్డ్గా పిల్లలు కూడా తినొచ్చు అనమాట ఆ విధంగా ఉంటుంది తర్వాత వచ్చేసి గ్రిల్డ్ చికెన్ ఇవన్నీ బయట తింటేనే బాగుంటుంది మనం ఇంట్లో చేసుకున్న అంతా టేస్ట్ రద్దు వాళ్లు గ్రిల్స్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు దాంట్లో చేస్తే అది కొంచెం రుచికరంగా ఉంటుంది తినడానికి బాగుంటుంది అనమాట ఇవి రెండు హోటల్లో తినడానికి బాగుంటుంది ధాబాకి వెళ్ళినప్పుడు ఏం తింటామంటే ధాబా వాళ్ళు హోటల్ హోటల్కి ధాబాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట ధాబా వాళ్ళు ఏం చేస్తారంటే వంటకాలు అన్ని కట్టల పొయ్యితోనే చేస్తారు కాబట్టి అది ఒక టేస్ట్ వస్తుంది అనమాట తినేటప్పుడు ఆక్కడ ధాబాలో మేము ఇష్టపడి తినడమేమంటే కౌన్జ్ అని చెప్తాం కౌన్జ్ ఫ్రై అంటే అదొక కోడి రకమే చిన్నదిగా ఉంటుంది అడవిలో దొరుకుతుందనమాట ఆ కోడి వచ్చి ఫుల్లుగా ఫ్రై చేసి ఇస్తారు అనమాట కౌన్జ్ ఫ్రై అది బాగుంటుంది తర్వాత వచ్చేసి ధాబాలో రోటీలు చేస్తారు రోటీ దానికి వచ్చేసి చికెన్ కర్రీస్ ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్ ఉంటుంది వెజ్ కర్రీస్ ఉంటుంది కాజు చికెన్ అని చెప్పి చేస్తారు అది చాలా బాగుంటుంది రోటీస్కి వచ్చి రోటి ధాబాలోనే చాలా బాగా చేస్తారు హోటల్లో కూడా రోటీలు ఉంటాయి కానీ ధాబా టేస్ట్ హోటల్ టేస్ట్ వేరే వేరే లాగా ఉంటుంది అనమాట వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తారు కాబట్టి ఆయిల్ వేయరు ఏం వేయరు మనం ఒకవేళ బట్టర్ వేయమంటే పిల్లలకి వేసి ఇస్తారనమాట ఇవ్వండి హోటల్లో వచ్చేసి మండి ఇష్టపడి తింటాము తర్వాత వచ్చి గ్రిల్ చికెన్ బాగుంటుంది ధాబాలో వచ్చేసి కౌంజు ఫ్రై తర్వాత వచ్చి రోటీలు కాజు చికెన్ టేస్ట్ చాలా బావుంటుంది తర్వాత వచ్చి బట్టర్ చికెన్ కూడా బావుంటుంది ఈ నార్త్ ఇండియన్ ధాబాలో అంత ఏమిస్తారని చెప్తే లాస్ట్లో ఒక స్వీట్ ఇస్తారనమాట పాయసం లాగే ఉంటుంది గీర్ అంటారు వాళ్ళు అది కూడా చాలా బాగుంటుంది అది ఇష్ట అది ఇష్టపడతాం అనమాట ఎక్కువగా అంతే అండి